హలో మ్యామ్ ఈరోజు మె వెన్యూ ఏం ప్రిపేర్ చేయాలి మెనూ

ఓకే ఒక టూ హండ్రెడ్ పీపుల్ వరకు ఉంటరా ఓకే మ్యామ్ వచ్చినాయి ఇందాకనే ఓకే ఓకే ఓకే ఓకే కర్డ్ రైస్ జీరా రైస్ అవి చెయ్యాలా మ్యామ్ ఆఫ్టర్నూన్కి ఓకే ఓకే ఓకే ఓకే

ఓకే ఓకే ఓకే అట్ల బిరియాని ఆఫర్ పెడితే బాగుంటుంది మ్యామ్ సరుకులు అన్నున్నయి కాకపోతే స్పెషల్ డిష్వి కొన్ని తెప్పించాలి మ్యామ్ ఓకే

ఇంకా ఆఫ్టర్నూన్కి ఓన్లీ బిర్యానీ రోటీస్ ఇవే కదా మ్యామ్ ఎక్స్ట్రా ఇంకేం వద్దు కదా వీకెండ్ కదా నైట్ టైమ్ బాగా ప్రిఫర్ చేస్తారు ఓకే మ్యామ్ త్యాంక్ యూ